కొన్ని ఏళ్ళ కిందట స్మార్ట్ ఫోన్స్ అనేవి లేకపోయేది మరి డబ్బా ఫోన్లు ఉండేవి దానిలో మనం మనకి కావాల్సిన ఫీచర్స్ ఏమీ లేవు దాంట్లో మనకి కావాల్సినట్టు యూట్యూబ్లో వీడియో చూసుకోలేము కావాల్సిన కంటెంట్ని మనం వెతికి మనం తెలుసుకోలేకపోయే వాళ్ళము ఇప్పుడైతే మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్స్లో మనము మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు ఎప్పుడు ఏం కావాలనుకున్న ఎవరికి కావాలనుకున్న ఫోన్ చేయచ్చు ఇప్పటికైనా అందరికీ ఫోన్ ఏమన్నా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటే వేరే వాళ్ళకు దూరం ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళతో పిలిచి దగ్గరికి పిల్చుకోవడం ఎప్పుడైనా ఇంకా చిన్న పిల్లలకు అయితే గే స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్లో గేమ్ ఆడుకోనో గేమ్ ఆడుకోవడానికి వచ్చేవి ఎంటర్టైన్మెంట్వి ఇంకా గేమ్స్ ఏవైనా ఆడుకోవచ్చు ఇప్పుడు నేను యూస్ చేసే నెట్వర్క్ అయితే ఎయిర్టెల్ ఎయిర్టెల్ కొంచెం ఈ ఇప్పుడు మా ఏరియాలో కొంచెం బెటర్గా నెట్వర్క్ వచ్చేది వస్తుంది ఇప్పుడు ఫోర్ జీలు ఫైవ్ జీలు ఫోర్ జీ నడుస్తుంది ఇంతకుముందు వరకు అయితే ఫోర్ జీ నడిచేది ఇప్పుడైతే ఫైవ్ జీ తీసుకుని వచ్చిర్రు ఫైవ్ జీ వల్ల చాలా స్పె ఫైవ్ జీ అనేది చాలా స్పీడ్ స్పీడ్ నెట్వర్క్ ఏదైనా ఇప్పుడు మూవీస్ డౌన్లోడ్ చేయాలనుకున్న త్రీ జీబీ ఫోర్ జీబీ ఉన్న మూవీస్ కూడా విత్ ఇన్ టూ మినిట్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం దాంతో దానివల్ల మనకు టైం సేవ్ అనేది అవుతుంది ఏమన్నా సర్వర్లు గ్లిచ్ కాకుండా ఫాస్ట్గా మనకు కావాల్సిన స్కాలర్షిప్స్ ఇలాంటివి ఏవైనా గ్లిచ్ కాకుండా ఫాస్ట్గా మూవ్ అవుతాయి మనకు ఈసీగా మనం మనకు కావాల్సిన పని అయిపోతుంది ప్రతి నెల నేను అయితే ఇప్పుడు టూ ఫార్టీ టూ థర్టీ నైన్ రూపీస్ ది రీఛార్జ్ చేస్తున్నా అది వన్ పాయింట్ ఫైవ్ జీబీ డైలీ ప్లస్ ఇప్పుడు ఫైవ్ జీ అండ్ లిమిటెడ్ డేటా వల్ల నేను కొంచెం నెట్ ఎంతైనా యూస్ చేయగలుగుతాను ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా హాట్స్పాట్ ఆన్ చేసి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే రకంగా అయ్యేది అది టూ థర్టీ నైన్ రుపీస్ రీఛార్జ్ అంటే కొంచం వాల్యుబుల్యే దానికి ఇంతకుముందు పాత ఫోన్లు అయితే దానిలో ఇన్ని ఫీచర్స్ ఏమీ లేకపోయేది గేమ్స్ ఆడడం అంటే కొంచెం చిన్న పిల్లలకు కొంచెం కంటెంట్ అంటే డిజిటల్గా ఏమి నేర్చుకోవడానికి కూడా ఉండవు వాళ్ళకు అప్పట్లో ఇంకా వాళ్ళ పేరెంట్స్ కొంచెం స్కూ ఖచ్చితంగా ఇంక వేరే ఆప్షన్ లేకుండా స్కూలే ఉంటుంది ఇప్పుడంటే మనం ఇంట్లో కూడా కూర్చొని చిన్న పిల్లలకు అన్నీ నేర్పిస్తారు ఇప్పుడైతే వాళ్ళకి ఇప్పుడు కొంచెం డిజిటల్గా కార్టూన్స్ చూడడం వల్ల ఎక్కువ గుర్తు ఉంటుంది ఇంకా వాళ్ళకు ఎన్నో వీడియో గేమ్స్ అలాంటివి అన్నీ ఆడుకుంటు ఉంటారు మొబైల్స్ అయితే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కైతే మొబైల్సు మరీ అంత పిల్లలు ఓవర్గా అడిక్ట్ అయిపోయి దానివల్ల రేడియేషన్ కూడా వస్తుంది కానీ ఎయిర్టెల్ ఎయిర్టెల్ అయితే కొంచం ఇక్కడ కొంచెం చాలా బెటర్ ఇక్కడ అని కాదు ఎక్కడైనా బెటరే ఎయిర్టెల్ కనెక్షన్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఉంది ఇప్పుడు ఎయిర్టెల్ మరియు జియో పబ్జీ ఫ్రీ ఫైర్స్ కూడా ఆడుకుంటు పిల్లలు ఎంతోమంది ఆడుకోవచ్చు దాంట్లో ఫ్రీ ఫైర్ పబ్జీ అనేవి ఇంకా చాలా కొంచెం ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అవి డైలీ ఆడుతు ఉంటారు పిల్లలంతా ఇంక దానివల్ల అది జిటిఏ వై జీటీవి ఇంకా పబ్జిలు ఫ్రీ ఫైర్లు అనేవి ఇవన్నీ కొంచెం ఎంటర్టైన్మెంట్ గేమ్స్ దాన్ని అవి కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి అవి రియలిస్టిక్ రియలిస్టిక్గా ఉండడం వల్ల పిల్లలు అనేది దాంట్లో ఇంకా కంటిన్యూ అయిపోతుంటారు డైలీ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆడుతు ఉంటారు ఎంత ఆడినా మళ్ళా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళ ఆడుతూనే ఉంటారు దాని వల్ల ఫోన్స్ పేలిపోవడం అయితున్నాయి ఇప్పుడు ఇంకా ఈ టూ థర్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటున్నాం డైలీ ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ జీబీ త్రీ జీబీ వరకు నేను యూస్ చేస్తున్నా ఇప్పటికి నియర్లీ ఒక సంవత్సరం వరకు నేను ఇంకా టూ థర్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటూనే ఉన్నా ఇంకా ముందు కూడా అదే చేసుకుంటూనే ఉంటా మొబైల్ మొబైల్ వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న చిన్నగా మొబైల్లో సర్చ్ చేస్తే గూగుల్లో సర్చ్ చేస్తే అయిపోతుంది మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో వస్తుంది మనకు కావాల్సిన మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అదంతా మనము మన కావాల్సినట్టు యూస్ చేసుకోవచ్చు కానీ మొబైల్స్ వల్ల ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నయి దానికి అడిక్ట్ అయిపోయి డైలీ అంటే కళ్ళు కరాబ్ అవడం కళ్ళు కరాబ్ అవుతాయి మొబైల్స్ వల్ల కళ్ళు కరాబ్ అవుతాయి ఇంకా ప్లస్ అంతా హెడేక్ పిల్లలకు ఏంటంటే చిన్నప్పుడే డిఫెక్ట్ అయిపోతు ఉన్నారు స్పెట్స్ వస్తున్నాయి ఇంకా హెడేక్ ఫుల్గా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇంకాకపోతే మొబైల్స్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి